గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా సమస్యలు సవాళ్ళు ఎదురుకొంటున్నారు వాటికి చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ఆర్థిక సహాయం వాతావరణ మార్పు సాంకేతిక సహాయం మరియు చిన్న చిన్న సవాళ్ళు కానివ్వండి రైతులకు శిక్షణ కానివ్వండి ఇలాంటివి చాలా సమస్యల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకి ముఖ్యంగా ఆర్థిక సహాయం చాలా ఉంటుంది సరైన ఇంకా రైతులకీ సరైన టెక్నాలజీ గురించి తెలియదు కాబట్టి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవే కాకుండా వాతావరణ మార్పు వాతావరణంలో మార్పు రావడంతో ఉదాహరణకి ఫ్లడ్స్ రావడం కానివ్వండి వర్షాలు బాగా పడటం కావనివ్వండి అలా వస్తే వంట నాశనం అవుతుంది పంట నాశనం అయినందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాటి వల్ల రైతులు చాలా ఇబ్బంది ఎదురు కొనాల్సి వస్తుంది అవే కాకుండా సాంకేతిక సహాయం కూడా ఇంకా ఆర్థిక సాయం కూడా వాళ్ళకి చాలా అవసరం అలా అవసరం వచ్చినందుకు ఎవరు ముందుకి రావాలి ముందుకు రాకపోవడంతో వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది తెలంగాణలోనే కాదు ప్రతీ ప్రతీ రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ప్రతీ రాష్ట్రాల్లో రైతులు ఇలాంటి సమస్యలు ఎదురుకొంటున్నారు చిన్న చిన్న సమస్యలే కాకుండా పెద్ద సమస్యలు ఎదురుకొంటున్నారు వాతావరణంకి సంబంధించి వాన ఎక్కువ పడటం వల్ల ఫ్లడ్స్ రావడం వల్ల పంట నాశనం అవుతుంది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పండించిన పంట ఒకేసారిగా నాశనం అయినందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆర్థిక సహాయం కూడా వాళ్ళకి చాలా అంటే చాలా అవసరం ఉదాహరణకి కరెక్ట్ టైంకి పంట నాశనం అయితే మళ్ళీ మళ్ళీ పంట పండించడానికి డబ్బులు ఉండవు అలా కానివ్వండి ఇంకా చాలా మందు కొనడానికి కానివ్వండి కూలీలకి డబ్బులు ఇవ్వడానికి కానివ్వండి ఇలా చాలా సమస్యలు రైతులు ఎదురుకొంటున్నారు వీళ్ళు వీళ్ళకి క్రొత్త శిక్షణ గురించి తెలియదు క్రొత్త టెక్నాలజీ గురించి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఎలా అయితే వచ్చో అలానే వాళ్ళు చేయడం జరుగుతుంది వాళ్ళకి క్రొత్త టెక్నాలజీ గురించి కూడా మనం వాళ్లకి నేర్పించాలి చదువుకున్న వాళ్ళు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి వాళ్ళకి దగ్గర ఉండి మనమే చూసుకోవాలి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ప్రభుత్వం కానివ్వండి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మనమే చూసుకోవాలి